ఏమున్నావు బ్రో అంత స్పీడ్ పోతున్నావు పిల్లలు ఉన్నారు కదా బ్రో కొంచెం చూసుకోవాలి కదా వాళ్ళు భయపడుతున్నారు ఏడుస్తున్నారు నిజం చెప్పు బ్రో ఏమైనా తాగినావా బ్రో మరి ఇంత స్పీడ్ పోతున్నావు వీళ్ళు భయపడుతున్నారు వెనుక ఏడుస్తున్నారు బ్రేక్ రాలేదా అన్ ఇప్పుడని కాదన్న ఇంతకుముందు కుడా మీరు అట్లానే స్పీడ్ బ్రేక్ర్ల కాడా కూడా స్లో చేస్తలేరు వేసుకుని పోతున్నారు అప్పట్నుంచి చెప్దామనుకుంటాన్నా కానీ మొహమాటం తోటి ఆగిపోయినా ఇప్పుడు అయితే డైరెక్ట్ దానికే పెడుతుండే ఆవుకే

అంటే కొత్త కొత్తగా నడుపుతున్నారు కదా బండి మీరు అచ్చా ఆ బండికేనా ఓకే ఓకే కొంచెం ఒక టెన్ డేస్ అయితే సెట్ అయిపోతుంది

అవును ఏడుంటారన్నా మీరు

ఇక్కడనేనా అదే అదే అదే అదే మంచి ఊపు మీద ఉన్నట్టు ఉన్నావైతే అదే అదే మా చిన్నపిల్లలు వాళ్ళు ఏడుస్తున్నారు అయితే అదే అదే అది మీ తప్పేం కాదులే కానీ ముంగిట ఆవొచ్చింది కానీ ఏం చెయ్యలేం

ఇంకా ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు పోవాలి మనం

ఫైవ్ కిలోమీటర్స్ ఎంత టైమ్ పడుతుందన్న వన్ అవరా ఫైవ్ కిలోమీటర్స్కి వన్ అవరా మీరు కొట్టే కొట్టుడికి ఐదు సెకన్లోనే దింపేటట్టున్నారు కదా

అచ్చా మళ్ళా బండి కండిషన్ మంచిగా లేదు యాక్సిడెంట్ అయినా అవుతుంది మెల్లగా పోతే బెస్ట్ పిల్లలున్నారు మళ్ళా వీళ్ళు వీళ్ళు మళ్ళా రేపు బడికి పోవాలి పొద్దున్నే

అదే ఉందన్న సరే అన్న మరి సరే సరే అన్న ఓకే పర్లేదు సరే మంచిగా నడపండి అన్న